ఈరోజు మనం చెప్పుకో పోయే విషయం తెలంగాణలోని విద్య వ్యవస్థ వివక్షణను ఎలా పరిష్కరించుకోవాలి ముందుగా మనం తెలంగాణలో ప్రతిబిడ్డ నాణ్యమైన విద్యను పొందాలి ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు ఈ మిషన్లో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం అయితే ఇస్తుంది నాణ్యమైన విద్య ఒకే వాగ్దానం పాఠశాల వ్యవస్థను ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో విసృతమైన సంస్థల ద్వారా అందించబడుతుంది రెండువేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ ముప్పై మూడు వందల రెసిడెన్షియల్ పాఠశాల మాత్రమే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటినాటికి వచ్చేసరికి దాదాపు వెయ్యి రెసిడెన్షియల్ విద్యాసంస్థలు స్థాపించింది ఇది మూడు రేట్లు పెరిగినంత తక్కువ వ్యవధి అయిన మరే ఏ రాష్ట్రం సాధించలేకపోయింది రాష్ట్రంలో మన ఊరు మనబడి అనే కా కార్యక్రమం గేమ్ చేంజర్గా మారింది డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయడం అదనపు తరగతి గదులు నిర్మించడం మరియు ఇప్పటి వరకు ఉన్న పాఠశాలను మరమ్మత్తులు చేపట్టడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో సర్వత మౌఖి మౌఖిక అభివృద్ధి కూడా మరియు సమర్థవంతమైన మౌలిక సదుపాయాలు కల్పన ఈ కార్యక్రమం లక్ష్యం కోటి రూపాయలకు పైగా కేటాయించిన బడ్జెట్తో ఏడువేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లు

ఇరవై లక్షలు తెలంగాణలో కూడా అద్భుత పాఠశాల స్థాయిని మెరుగుపరిచి మెరుపు పరచడానికి రూపురేఖలు మార్చింది విద్యార్థి విద్యార్థులు ఇప్పుడు ఖరీదైన ప్రైవేట్ పాఠశాలలలో పోటీపడి అధిగమించవచ్చు ఫలితాలు అందరు చూడగలిగే ఉన్నాయి చూడగలిగినవి ఉన్నాయి తెలంగాణ పాఠశాలలో డ్రాప్ అవుట్ రేట్ కూడా భారీగా తగ్గింది దాన్ని నాణ్యమైన విద్యతో పకడ్బందీగా తెలంగాణ ప్రథమ ప్రభావితమైన జెన్నెట్ స్టార్స్ కోసం చేరుకోవచ్చు తెలంగాణలో ఉన్నత విద్య అయిన ఉన్నత విద్య అయిన నాణ్యమైన విద్యను అందిస్తుంది ప్రాథమిక స్థాయి నుండి మనకు ఉన్నత విద్య వరకు కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వంలో ఒకే ఒకే కేసీఆర్ చేపట్టిన కేసీఆర్ కిట్లు కూడా అది అందిస్తుంది ఆడవాళ్ళకు కేసీఆర్ కిట్లు మరియు తెలంగాణలో స్కాలర్షిప్లు అందిస్తుంది తెలంగాణలో అనేక కార్యక్రమాలలో హరితహారం స్త్రీ పురుషులకు సమానమైన హక్కును కూడా కలిగిస్తుంది తెలంగాణలో విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది తెలంగాణలో స్త్రీ పురుషులలో

మెరుగు పొందింది త మన రాష్ట్రం విద్యాసంస్థలు అది కూడా మనం తెలుసుకోవచ్చు ఇది మూడు రేట్లు పెరిగినాక ఎంత తక్కువ వ్యవధిలో మరి ఏ రాష్ట్రం కూడా మనకు సాధించలేదని చెప్పవచ్చు మనకి తెలంగాణలో స్త్రీ పురుషులకు సమానమైన విద్యను అందిస్తుంది మరియు స్త్రీ పురుషులకు సమానమైన విద్యతోపాటు మనకి మరి ఎక్కువ మరి కొన్ని సౌకర్యాలు కూడా కలిగిస్తుంది అది ఏంటంటే మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా తెలంగాణ మనకి మనకి మన చుట్టూ పరిసరాలలో ఉన్న వ్యవస్థను మార్చేసింది డిజిటల్తో డిజిటల్ తరగతి గదులని ఏర్పాటు చేసింది మన ఐటీ సెక్టర్లలో విద్యార్థులకు తెలియచేసేలా చేపడుతుంది ఏడు వేల రెండు వందల ఎనిమిది తొమ్మిది కోట్లు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు వేల పైగా పాఠశాలలు దాదాపు ఇరువై మూడు లక్షల మంది విద్యార్థులకి ఇది ప్రయోజనం చెందింది నేడు రెసిడెన్షియల్ విద్యా విధానంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మనం ఎలాంటి అను సూచరించకుండా చెప్పగలుగుతాము తెలంగాణ రాష్ట్రానికి ఆరు వేల ఆరు వేల కోట్ల నుండి ఏడాదికి బడ్జెట్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల తద్వారా అద్భుతమైన విద్య సౌకర్యాలను అందిస్తుంది

ఉన్న నైపుణ్యాన్ని దేశాన్ని దేశంలో దేశాన్ని దేశంలో వికసించడానికి తెలంగాణ ప్రభుత్వం చాలా కృషి చేస్తుంది తెలంగాణలో స్త్రీ పురుషులకు విద్య ఒకే రకమైన సమానమైన విద్యను విద్యని అందిస్తుంది తెలంగాణలో స్త్రీలను స్త్రీలను ప్రభుత్వం ఏ ఏ రక అన్నీ రకాలైన సౌకర్యాలు ఇస్తూ వాళ్ళ విద్యను మెరుగుపరిచడానికి వాళ్ళకి మధ్యాహ్నం మధ్యాహ్నం గుడ్డు స్త్రీలని కాకుండా మగవారికి కూడా మధ్యాహ్నం గుడ్డు అనేది ఇస్తుంది మళ్ళీ స్త్రీలకు అనే వేరే రకం స్త్రీలకు సౌకర్యాలు కలిగించడానికి కేసీఆర్ కిట్టు కూడా ఇస్తుంది మనం ఇవన్నీ మనం చూసి చూడగలిగితే తెలంగాణలో విద్య అనేది విద్య నైపుణ్యం అనేది చాలా మెరుగుపడింది తెలంగాణలో విద్య ఉన్నత విద్యా చదువు చదువు చదవడానికి చదువుకలుగుతుందని చెప్పగలము తెలంగాణలో ఉన్న మరమ్మత్తులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలో సర్వ సర్వతమ అభివృద్ధి మరియు సమర్థవంతమైన మౌలిక సదుపాయాలను కూడా కలవ అని కలిపిన కల్పించిన ఈ కార్యక్రమం తెలంగాణ లక్ష్యము కోటి రూపాయలకు పైగా కేటాయించిన బడ్జెట్లో తెలంగాణ తమ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ బడ్జెట్తో పిల్ల పిల్లలకు ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల పైగా ప్రభుత్వ పాఠశాలలో కూడా తెలంగాణలో కట్టి కట్టారు మనము చూసుకుంటే తెలంగాణ విద్యా విధానంలో స్త్రీలకు కాడ పురుషులకు కాడ ఎలాంటి ఎలాంటి విధమైన తేడాలు లేకుండా ఇద్దరిని సమానంగా చూస్తుంది తెలంగాణ విద్యా సంస్థ మనం ఇప్పుడు చెప్పుకోగలం అంటే దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో విద్యాసంస్థలో దూసుకుపోతుందని చెప్పగలుగుతాం